ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ యాజమాన్యాములోవి లేదా నియంత్రించబడుతున్న ప్రధాన సంస్థలు ఏవి అన్నట్లయితే చాలా ఉంది ఇప్పుడు మనం మన రాష్ట్ర ప్రభుత్వం గురించి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ప్రభుత్వం కింద నియంత్రించబడుతుందని నేను చెప్తాను ఎందుకు అన్నట్లయితే వాళ్లకి వాళ్లే నియంత్రించడం ద్వారా అక్కడనేవి ఎంతగా అభివృద్ధి చెందదు కానీ ప్రభుత్వం యాజమానంలో ఉండేవి ఎక్కువగా ఇదిగా అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను అలాగే యుటిలిటీస్ రవాణా టెలి కమ్యూనికేషన్స్ శక్తి వంటివి కూడా ప్రభుత్వ యాజమాన్యంలో నిలే దించబడుతుంది అలాగనే మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎలా ఎక్కడయితే చీరలు హస్తకళలు లాంటివి ఉన్నాయో మనం నారాయణపేట చీరల గురించి ఎక్కువగా చెప్పుకుంటాము అవి కూడా ప్రభుత్వ తో యాజమాన్యంలో ఉన్నవే అలాగే హస్తకళలు తీసుకున్నట్లయితే అవి కూడా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నది ఇంకా మనం ఎక్కువ చెప్పాలి అన్నట్లయితే రైలు వంటివి కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు రైలు అనేది కూడా రైలు వ్యవస్థ అనేది కూడా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటుంది దాంట్లో మనం చాలా రైళ్ళున్నాయి ముఖ్యంగా శేషా శేషాద్రి ఎక్స్ ప్లా ఎక్స్ప్రెస్ అజంత ఎక్స్ప్రెస్ లాంటివి ఉన్నాయి ఇంకా విమానాశ్రం గురించి తీసుకున్నట్లయితే శ్రీ సత్య సాయి విమానాశ్రంలాంటివి కూడా ప్రభుత్వంలో నియంత్రించబడుతున్నవని నేను చెపుతున్నాను